నా ఫోన్ రీఛార్జ్ అయిపోయింది నా ఫోన్ రీఛార్జ్ అయిపోయింది దాన్ని నా నా మొబైల్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదికి